తొమ్మిది లక్షల తొంభై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది లక్షల డెబ్బై ఎనిమిది వేల తొమ్మిది వందల తొంభై రెండు ఎనిమిది లక్షల ముప్పై రెండు వేల ఏడు వందల నలభై ఐదు లక్షల డెబ్బై ఐదు వేల ఏడు వందల యాభై మూడు మూడు వేల మూడు వందల నలభై